అవును సార్ అవును సార్ ఓకే ఈ వీకెండ్లోనా సార్ ఈ వీకెండ్లో అయితే ఏ ఏ డేస్ కావాలి సార్ ఎన్ని డేస్ కావాలి ప్యాకేజ్ అనేది త్రీ టు చాలా ఫైవ్ డేస్ సార్

టెంపుల్ అవైల్బుల్టీ అనేది మార్నింగ్ సిక్స్ నించి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది సార్ ఆ టైంలో మీకు ఏమైనా ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్ అనేది ఎంతమంది సార్ ట్రావెల్ అయ్యేది ఎంతమంది ఎంతమంది వస్తున్నారు సిక్స్ టు టెన్ మెంబర్స్ సార్ బడ్జెట్ అనేది స్టే కూడా మేమే అవై ప్రొవైడ్ చెయ్యాలా ఓకే నియర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది సార్ మొత్తం సిక్స్ మెంబర్స్కి సిక్స్ టు టెన్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఉండడానికి కూడా ఇక్కడ రూమ్స్ అవి మేము ప్రొవైడ్ చేస్తాము సో వచ్చేముందు మీకు ఆల్రెడీ ఫ్లాట్ బుక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ హాఫ్ పే చెయ్యాలి వచ్చిన తర్వాత అమౌంట్ డబ్బులు అనేవి వచ్చిన తర్వాత మేము హాఫ్ అమౌంటు పే చేశాక అడ్వాన్స్ మీరు వచ్చిన తర్వాత అమౌంట్ పే చేసుకోవచ్చు రిమైనింగ్ అమౌంట్ టోటల్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది సార్ పదిహేను వేలవుతుంది తగ్గించడం అంటే సిక్స్ ఆరు నుంచి ఆరుగురు నుంచి పదిమందంటే ఒక రూమ్స్ ప్రొవైడ్ చే రూమ్స్ ప్రొవైడ్ చెయ్యాలి కదా సార్ మాకూ బడ్జెట్ అనేది ఉంటుంది కదా సో ఇంత ఇంతమందే ఉండాలి అనేది ఉంటుంది మీకంటూ ఒక నలుగురు నాలుగు రూములు ప్రొవైడ్ చెయ్యాలి ఇవ్వాలి మేము థర్టీన్ థౌజండ్ అంటే మొత్తం టూ థౌజండ్ అంటే అవ్వదు సార్ రెండు వే రెండు వేలు తగ్గించడం అంటే మాకూ మేము కూడా చెప్పడం ఎక్కువ మంది కాబట్టే తగ్గించి చెప్పాను ఇప్పుడు మళ్ళీ రెండు వేలు తగ్గించడం అంటే చూస్తాం ఓకే అండి పా పద్నాలు ఫోటీన్ థౌజండ్ అంటే పద్నాలుగు వేలుకి నేను ఫ్లాట్ బుక్ చేస్తాను మీ ఫోన్ నెంబర్ అది ప్రొవైడ్ చెయ్యండి ఇ ఇస్తే అమౌంట్ అనేది అప్లికేషన్ ఉంటుంది నేను మీకు మెసేజ్ పెడతాను అప్లికేషన్లో మా మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మాకు ఆన్లైన్లో డబ్బులు కట్టేస్తే నేను మీకు రూమ్స్ అనేవి మెసేజ్ ద్వారా మీకు మెసేజ్ వచ్చేస్తుంది సార్ ఓకే